నేను మా ఫ్రెండ్స్తో పాటు స్విమ్మింగ్ ఫూల్స్కి నా కాలేజ్ డేస్లో వెళ్ళాను అక్కడ చాలా రకాలవైన చాలా రకాలగా స్విమ్మింగ్ ఫూల్స్ ఉన్నాయి వాటిలో అనేకులకు పోటీ పెట్టారు అక్కడ పోటీలో పాల్గొనే సమయంలో మొదటిగా చిన్న చిన్న స్విమ్మింగ్ ఫూల్స్లో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు చాలా ఆనందం హ్యాపీనెస్ అనిపించింది అలాగే పెద్ద స్విమ్మింగ్ ఫూల్స్లో పైన నుంచి జారుకుంటూ వస్తూ అలాగే బాల్స్ వేసుకొని స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు చాలా భయమేసింది అలాగే అనుకోకుండా మా ఫ్రెండ్స్తో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు తెలియని హ్యాపీనెస్ ఒక ఆనందం తెలియని భయము అనేది ఉంది అలాగే స్విమ్మింగ్ ఫూల్స్లో అలవాటు అయి ఒకసారి చెరువులో ఈత కొట్టాలని మా స్నేహితులతో వెళ్ళేటప్పుడు మొదటిగా భయం లేకుండా చెరువులో ఈత కొట్టాలని దిగాను కానీ అక్కడ దిగి కొత్త సమయం ఈత కొట్టే సమయంలో ఏదో ఒకటి నా కాలికి తగలడం వల్ల నేను చాలా భయపడ్డాను ఏం తగిలింది అంటే చెరువులో చాలా రకాల స్నేక్స్ పాములు మొసళ్ళు కప్పలు అలాంటివి ఏవైనా ఉన్నాయా అని చాలా భయంతో ఉన్నాను అలా కాకుండా నేను మా స్నేహితులతో చాలా హ్యాపీగా మా ఫ్రెండ్స్తో పోటీ పెట్టుకోని స్విమ్మింగ్ ఫూల్స్లో స్విమ్మింగ్ ఫూల్లో నేను ఒకటి రెండు సార్లు మా ఫ్రెండ్స్ కంటే ముందుగా వచ్చి సిమ్మింగ్ పోటీలో పాల్గొన్నాను అందులో నాకు మా సార్లు వార్లు కూడా ప్రైస్ కూడా ఇచ్చారు